హలో అభిరుచి రెస్టారెంట్ పాయింట్ అండి మేము ఫుడ్ ఆర్డర్ ఇస్తాము ఒకసారి నోట్ చేసుకోరా చికెన్ బిర్యానీ పన్నీర్ కర్రీ ప్రాన్స్ బిర్యానీ జాయింట్ టూ పీసెస్ చికెన్ కబాబ్ ఫిష్ ఫ్రై పరోటా రెండేమో కర్డ్ రైస్ హలో అభిరుచి రెస్టారెంట్ అండి ఇందాక మేము చే ఫుడ్ ఐటైమ్స్ ఆర్డర్ ఇచ్చాము కదండీ అందులో రెండు లెస్ చేయాలని అనుకుంటున్నాము అండి ప్రాన్స్ బిర్యానీ చికెన్ బిర్యానీ అవి రెండు వద్దులేండి మిగతా వాటికి బిల్ వేసి పంపించండి ఎంత సమయంలో పంపిస్తారు ఎంత ఎమౌంట్ అవుతుందో కూడా చెప్పండి